హలో మహాలక్ష్మి హోమ్ అప్లయెన్సెస్ అండి చెప్పండి ఓకే అండి అంటే మీరు బడ్జెట్ లైక్ అంటే టీవీ వచ్చేసి పర్టికులర్ ఇంత ఇంచెస్ తర్టీ టూ ఇంచెస్ ఉంది సిక్స్టీ ఇంచెస్ వరకు ఉంటుంది ఎంతది తీసుకుందాం అనుకుంటున్నారు దాన్నిబట్టి తర్టీ టూ ఇంచెస్ ఓకే తర్టీ టూ ఇంచెస్ అంటే ఫోర్టీన్ తౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అంటే నైన్ తౌసండివి కూడా ఉన్నాయి పర్ఫెక్ట్ కంపెనీ కావాలి అని అనుకుంటే ట్వంటీ ప్లస్ అంతే శాంసంగ్ అవి ఇవి ఇవి కూడా నైన్ తౌసండ్ అయినా కూడా టూ ఇయర్స్ వారంటీ ఉంటాయి ఎంఐ కంపెనీ మీకు ఎంఐ రెడ్మీ మొబైల్ ఐడియా ఉన్నది కదా ఎంఐ కంపెనీ తీసాను ఇది నైన్ తౌసండ్ నైన్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాటి పైన ట్వెల్వ్ తౌసండ్ ఎంఆర్పి ఉంటుంది కానీ మాకు నైన్ తౌసండ్కి వస్తుంది నైన్ తౌసండ్కి అది ఇక ఫిక్స్డ్ కాస్ట్ తర్టీ టూ ఇంచెస్ది అది అవైలబుల్లో ఉంది ఇంకా మంచి కంపెనీ బెస్ట్ కంపెనీ కావాలంటే ట్వంటీ ప్లస్ కావాలి ట్వంటీ తౌసండ్ పైన కావాలి మీరొస్తే ఏది కంపెనీ ఎంత ఉన్నది అనేది తెలుసుకోవచ్చు అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి సింగిల్ డోరా డబల్ డోరా డబుల్ డోర్ అయితే ఇది ట్వంటీ ఫైవ్ తౌసండ్ నుండి స్టార్ట్ ఉన్నాయి కంపెనీస్ని బట్టి అమౌంట్ అనేది టూ తౌసండ్ నుంచి ఫైవ్ తౌసండ్ వరకు డిఫరెన్స్ ఉంటుంది ఒక్కోదానికి ఫ్రిడ్జ్కి మాత్రం కంపల్సరీ ట్వంటీ తౌసండ్ పైన అవుతుంది అండ్ వాషింగ్ మెషిన్ సిక్స్ పాయింట్ టూ కేజెస్ నుండి స్టార్ట్ ఉంది ఫుల్లీ ఆటోమేటిక్ కావాలి కదా మీకు వాషింగ్ మెషిన్స్ వచ్చేసి హయ్యర్ ఒక్కటే నైన్ ఎయిట్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు దసరా ఆఫర్లో వచ్చింది దసరా ఆఫర్ స్టార్ట్ అయింది అదొక్కటే ఎయిట్ తౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఏవైనాని ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది మీరొచ్చి ఇప్పుడు ఇవి ఫోర్ అంటున్నారు కాబట్టి హోమ్ డెలివరీ అంటున్నాం ఒక్కసారి మీరొచ్చేసి అమౌంట్ పే చేసుకున్నారనుకోండి ఇవన్నీ ఆటోలో మీ ఇంటి దగ్గర డెలివరీ పెట్టిస్తాను ఏసీ కూడా యా మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటెంను బట్టి నాది మాకు ఎంత కాస్ట్ వస్తున్నాయో చెప్తున్నా దేనిది దానికే అన్నిట్లలో కలిపి బల్కి చేయటానికి ఇదేం కూరగాయలు అవి ఏం కావు కదా అట్లా ఏం తీసేయలేం ఎంతకొస్తుంది ఏంటి చెప్తాం దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఎంత కాస్టులో మీరెంత కాస్టులో ప్ల్యాన్ చేసుకుంటే అంత కాస్టులో మేము ఐటెంని చూపిస్తాం ప్రోడక్ట్ని ఆ ఓకే ఈవినింగ్ రండి ఫోర్ వరకు ఫ్రీ ఉంటుంది ఫ్రీగా చెప్తారు